నగరాల్లో పట్టణాల్లో అన్ని రకాల వసతులు ఆస్పత్రులు స్కూళ్ళు షాపింగ్ మాల్స్ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఉండటం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు జీవిత భాగస్వామి అనేది దొరకటం అనేది చాలా కష్టంగా ఉంది ఎందుకు అంటే జీవిత భాగస్వాములు ఎక్కువగా నగరాల్లో పట్టణాల్లో ఉన్నవారిని పెళ్లి చేసుకుని జీవితం గడపాలని ఆశిస్తున్నారు ఎందుకంటే అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు ఉంటాయని ఆలోచనతో ఎక్కువగా నగరాల్లో పట్టణాల్లోని పెళ్లి చేసుకుని స్థిరపడుతున్నారు దీనివలన గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు సరైన జీవిత భాగస్వామి దొరకడంలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సదుపాయాలు లేకపోవటం వలన గ్రామీణ యువతకు జీవిత భాగస్వామి దొరకడం లేదు ఇది ముఖ్య కారణంగా మనము చెప్పుకోవచ్చు దీనివలన ఎక్కువగా యువత నేరాలకు పాల్పడుతున్నారు అందుకుగాను అన్ని రకాల సదుపాయాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండేలాగా మనము అభివృద్ధి చెందాలి అప్పుడే యువత ఎక్కువగా ముందడుగు వేయటానికి అవకాశం ఉంటుంది